మా ఊర్లో ఒక హనుమాన్ పచారీ కొట్టు ఉండేది అక్కడ అన్నీ రకాలు దొరుకుతాయి కాకపోతే అతను కోమటతను షావుకారి కావడం వల్ల చాలా ఎక్కువ ధరకు అమ్ముతాడు తక్కువకు దొరికేవి కూడా కేజీ చక్కెర కూడా ఫార్టీ రూపీస్ తీసుకుంటుంటాడు నేను వెళ్ళినప్పుడు అతన్ని ఫార్టీ కాదు ఇతర గ్రామాలల్లో ఇతర వ్యాపారస్తులు అంటే వేరే షావుకార్లు ముప్పై రూపాయలకే ఇస్తున్నారు నువ్వు నలభై ఎందుకు తీసుకుంటావు ముప్పై రూపాయలకు ఇవ్వమని చాలా సార్లు బేరమాడాను బేరమాడి కొంటాను మా ఊరు పచారీ కొట్టులో మాత్రం ఖచ్చితంగా బేరమాడాల్సిందే అక్కడ పాల ప్యాకెట్లు కూడా పన్నెండు రూపాయలకు అమ్ముతాడు పది రూపాయలకు దొరికే పాల ప్యాకెట్ కూడా పన్నెండు రూపాయలకు అమ్ముతాడు అక్కడ చిల్లరగా ఉండే బిస్కెట్సు మా బాగా మన కుర్కురే ప్యాకెట్సు కూడా నేను రోజు కొనుక్కుంటాను డైలీ రెండు కుర్కురే ప్యాకెట్లు కొనుక్కుంటాను కుర్కురే ప్యాకెట్లకు కూడా నేను బేరం ఆడుతాను నాకందులో ఏముండదమ్మా పైసా మాత్రమే ఉంటుంది ఇవి కరెక్ట్ రేటుకే ఇస్తా ఫ్రెంట్ రేటుకే ఇస్తా అని అతనెన్నిసార్లు అన్నా కూడా నేను రెండు ప్యాకెట్లకు కలిపి నేను కూడా ఫిఫ్టీ పైస్ తక్కువిస్తాను అని ఎప్పుడు బేరం ఆడుతూ ఉంటాను మా ఊరి పచారిగొట్టులో అన్ని రకాల నిత్యావసర వస్తువులు దొరుకుతాయి అదేవిధంగా పిల్లల ఆడుకునే బెలూన్స్ కూడా ఇదే షాప్లో దొరుకుతాయి ఇంకా చాలా దొరుకుతాయి కూరగాయలు కూడా అమ్ముతాడు ఇదే షాపులో ఇదే షాప్లో కూడా పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఇతర నెయ్యి కూడా దొరుకుతుంది ఇదే షాప్లో నెయ్యి కూడా అమ్ముతారు వెన్న కూడా తీసి అమ్ముతారు ఇదే షాప్లో ఇది మాకు ఊర్లో చాలా ఫేమస్ అయిన సేటు అన్ని రకాల వస్తువులు ఒకే షాపులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడే నేను ఎక్కువ కొంటాను